ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక సామాజిక నిబంధనలు అన్నారు కదా అవి ఎలా ఉన్నాయంటే ఆ రోజు ఉన్న విధానానికి ఈరోజు ఉన్న విధానానికి చాలా చాలా మార్పులు ఉన్నాయండి వివిధ ప్రాంతాల్లో సమూహాలలో ఎలా వేరుగా ఉంటాయని చెప్పారు ఒకటి ఒక ప్రాంతంలో ఒకలాగా ఉన్నారు ఒక ప్రాంతంలో ఒకలాగా ఉన్నారు అది ఎలా చెప్పాలి అన్నది కూడా చెప్పండి అంటే చెప్పేసి వస్తాను కానీ వేరేవాళ్ళు వేరే వాళ్ళు ఎన్నో రకాలు అనుకున్నా కానీ దాన్ని ఆలోచించే పనిలేదు లేదు ఎవరు పరిస్థితికి వాళ్ళు అలా చెబుతూ ఉంటారు కాలక్రమేణ ఎలా పరిమాణం చెందాయా అన్నారు కదా ఎలా పరిణామం చెందాయి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను నేను ఒకనాడు కుటుంబంలో పదిమంది ఉంటే మన పదిమందిలో పెద్ద మన నాన్న లేదు మన తాతయ్య నానమ్మ మంచివాళ్ళు మన తాతయ్య మన నాన్నమ్మ చెబితే మనకు అంత బాగుంటుంది కాబట్టి మన పెద్దలు చెప్పిన మాట మన వినాలి ఆ కొడుకులు కోడళ్ళు కూడా వీళ్ళు చెబుతారు పిల్లలకి బాగుంది తాతయ్య వాళ్ళ చెప్పింది వింటే చాలా బాగుందని చెప్పి చెబుతారు నా అమ్మ నాన్న చెప్పారు కదా కాబట్టి అమ్మా నాన్న చెప్పినట్టు మనం విందాము ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న చెబుతున్నారు అమ్మా నాన్నకి వాళ్ళు చెప్పిన మన అమ్మా నాన్న వింటున్నప్పుడు మనం వింటే మన జీవితాలు కూడా బాగుంటుంది అని పెద్దలకి వాళ్ళు చెప్పిన పెద్దలు చెప్పిన మాటకి విలువ ఇచ్చి అందరూ ఒకే క్రమంలో నడిచే దారులు ఆనాడు ఉన్నాయి ఈనాడు పరిస్థితి ఎలా ఉందంటే ఎలా చెప్పటానికి కూడా నోరు రానంత పరిస్థితిగా ఉంది అన్నమాట ఈరోజు వాళ్ళు చెప్పేది ఏంటి మాకు తెలుసు వాళ్ళు చెప్పక్కర్లేదు మీ కొడుకు కోడలికి చెప్పుకోండి మాకెందుకు చెబుతున్నారు మా అమ్మ నాన్న మీరు చెప్పనక్కర లేదనే పరిస్థితి రోజు ఉన్నది దాని చిన్న ఎగ్జాంపుల్ స్త్రీ పురుష పాత్రలు ఎలా ఉంటాయి కుటుంబ నిర్మాణాలు ఎలా ఉంటాయి సామాజిక నిబంధనలు ఏంటి సాంస్కృతిక విలువలు ఏంటి అని చెప్పారు స్త్రీ పురుష పాత్రల కుటుంబంలో చాలా అవసరమండి ఎంత అవసరమంటే జీవితం మొత్తం వాళ్ళు ఉండి వాళ్ళ పాత్రను వాళ్ళు కరెక్ట్గా చేసి కుటుంబాని కరెక్ట్గా దారిలో ఉంచుతారు కుటుంబ నిర్మాణాలు అంటే అలాంటివి చేసేవాళ్ళు ఈ రోజున తక్కువ మంది ఉన్నారు తరువాత ఉమ్మడి నుండి అను కుటుంబాలకి ఉన్నారు ఉమ్మడి కుటుంబాలు అంటే ఎంతమంది ఉంటారండి పెద్దవాళ్ళు పిల్లలు వచ్చిపోయే అతిథులు ఎంతోమంది ఉంటారు వాళ్ళు అందరూ వచ్చి అంత నలుగురు ఉండి ఒకే చోట కూర్చొని ఒక భోజనం చేయటం కానీ ఒక పండగ వచ్చింది అందరూ చేరేసేసి చక్కగా ఉదయాన్నే లేచి అందరూ తలస్నానాలు చేసేసి ఏదైనా దైవ పూజ ఏ దేవుడికి చేసుకుందాము పూజ అనుకుంటే ఆ దేవుడికి అలా దైవ పూజ ఒకటి పెట్టుకొని అందరూ కూర్చొని చక్కగా ఉన్న బట్టలు మంచిగా బట్టలు కట్టుకొని అందరు కూర్చొని ఒకరూ చెబుతూ ఉంటే వేద మంత్రాలు గాని ఏమైనా తాతయ్య చెప్తున్నారు పలకండర్రా అని అంటుంది నానమ్మ మా నాన్నమ్మ చెబుతూ చెప్పండి అని చెప్పి వాళ్ళ వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలు ఇలా మంత్రాలు కూడా చక్కగా పెద్దవాళ్ళ నోటి నుంచి వచ్చే మంత్రాలు పిల్లలు పలుకుతూ అందరూ పలుగుతూ ప్రక్కన వినేేవాళ్ళకు కానీ చూసేదానికి కానీ ఎంతో మనసుకు సంతోషంగా ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పేదానికంటే పంచుకుంటే ఎంత బాగుంటుందో ఈరోజున తెలుస్తుంది ఖచ్చితంగా కొంత మందికి ఉన్నారు అలా ఉండే కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఈరోజున ఎలా తయారయ్యాయి అంటే పిల్లలకు ఒక సెల్ఫోన్ ఇస్తున్నారు చిన్నప్పుడు ఎంత చిన్నప్పుడు అంటే అన్నం పెట్టే వయసులో నిద్రపోయే వయసులో ఒక సెల్ఫోన్ ఇస్తున్నారు అందులో ఒక పాట పాడుతున్నారు ఆ పాట వినికిడికి ఈ పుట్టిన పాపాయి నిద్రబోతుంది లేచిన తరువాత గొడవ చేేస్తుంటే ఎత్తుకొని లాలిపాట పాడి అలా చేయటం లేదు మళ్ళీ ఇంకొక పాట పెడతారు ఆ పాటకు ఆ పాప అలవాటు పడిపోతుంది ఎవరు లేరు ఎందుకంటే అనుకుటుంబాలు కుటుంబాాలని ఉమ్మడి కుటుంబాలు ఉంటే పెద్దవాళ్ళు ఎత్తుకొని చక్కగా చల్లగాలిలో తిప్పుతూ పాపాయిని ఎత్తుకొని పాటలు పాడుతూ చందమామని జాబిల్లని పాటలు పాడుతూ భుజాన వేసుకొని చల్లగాలిలో తిప్పుతుంటే అలా నిద్రపోతారు మా నాన్నని ఎత్తుకుంటే నిద్ర వస్తుంది మా అమ్మమ్మ ఎత్తుకుంటే నిద్ర వస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రేమ అలాంటిది వాళ్ళు మన బిడ్డల్ని మనం బాగా ఇది చేేసి బుజ్జగించి నిద్రపుచ్చాలి అనేది ఏనాడైతే ఈనాడు ఒక ఫోన్ పాటతో మా అబ్బాయి నిద్రపోయాడు ఒక ఫోన్ పాటతో మా అమ్మాయి నిద్రపోయింది అంటారు ఎందుకంటే ఫోనే నానమ్మ ఫోనే అమ్మమ్మ అయిపోయింది ఈ రోజున ఆ ఉమ్మడి కుటుంబాలకి విడిగా ఉండే కుటుంబాలకి ఉండే తేడా ఇదండి ఏది బాగుంటుంది ఎంత ఆలోచిస్తే వస్తుందండి ఆలోచన ఈ రోజున ఎవరు ఆలోచిస్తున్నారు అలా ఎవరు ఆలోచించట్లేదు అనుకుటుంబం చక్క చిన్న కుటుంబం అయితే ఇద్దరు భార్య భర్తలు ఉంటాము చాలు మన పిల్లలకు ఫోన్ ఉంది ఫోను ఉంటే చాలు అమ్మమ్మ నా నానమ్మ తాతయ్య వద్దు ఎవరు వద్దు వాళ్ళుంటే వాళ్ళకి అన్ని ఆలనా పాలనా చూడాలి అనుకుంటారే కానీ ఏ టైం అయినా ఏ అవసరమైనా పెద్దవాళ్ళు ఉంటే చిన్నపిల్లలలకు బాగోలేదన్నా కానీ పెద్దవాళ్ళు తగ్గా ఇదే ఇలా చేయాలి పాపకి ఇలా చేయాలి పాపకి ఇలా చేయాలని చెబుతారు అని వీడు తల్లిదండి చూడక్కరలేదు ఆ పాపని పాపని పెద్దవాళ్ళే చూసేస్తారు అన్ని అట్లా కాదు ఇప్పుడు ఆఫీస్ హడావిడి ఎందుకంటా అందరూ ఉంటే కుదరదు పరిగెత్తాలి బాబుకి బాగోలేదు బాగోలేదు అంటే వాళ్ళు ఆయా తీసుకెళుతుంది హాస్పిటల్కి మనం ఎందుకు తీసుకెళ్ళేది వాళ్ళు తీసుకెళతారు వాళ్ళు వెళ్ళి రావటం ఇది జరుగుతుంది కానీ ప్రేమలు ఆప్యాయతలు లేవు కానీ ఉమ్మడి కుటుంబం ఉంటే ఆ ప్రేమలు ఆ ఆప్యాయతలు చెప్పడానికి కుదరదండి దేవుళ్ళు ఉన్నట్టే ఉమ్మడి కుటుంబం అయితే దేవుళ్ళు ఉన్నట్టే మన ఇంట్లో దేవుళ్ళ ఎవరూ మన పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు ఎప్పుడూ మన మంచి కోరుతూ ఉంటారు కానీ చెడు అస్సలు కోరరు చెడుకోరాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు పెద్దవాళ్ళకి అలా పెద్దవాళ్ళని మనం కూడా పిల్లలని కూడా చూస్తే మనం మంచిగా ఉండాలి అట్లా ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలలోనే కుదిరినవి అవీ పదిమందికి వండి పెట్టాలి ఒక అమ్మాయిని ఒక ఉమ్మడి కుటుంబంలో కోడలిగా తెచ్చుకుంటే ఇంకొక ఉమ్మడి కుటుంబంలో ఇంకొక అమ్మాయి వచ్చింది మన కుటుంబాలు ఇంకొక మనిషి పెరిగింది మన కుటుంబం ఇంకా పెద్దదవుద్ది అని సంతోషపడే పెద్దవాళ్ళకి వాళ్ళు ఇస్తున్న చిన్న కానుక ఏంటంటే అంతమంది ఉన్నారమ్మ మీ ఇంట్లో పది మంది ఉన్నారు ప్రొద్దున పూటెంత టిఫిన్ పెట్టాలమ్మ నువ్వు కాబట్టి మీ భర్తకి నీకే వండుకోండి కాబట్టి మీరే ఉండండి మేము చేయమని చెప్పేసేయమ్మ అని చెప్పేసేసి తీసుకెళ్ళే తల్లిదండ్రులు ఉన్నా ఉన్నారు వద్దమ్మ నలుగురులో ఉంటే బాగుంటుంది బాగోలేక పడుకున్నానుకో నలుగురు వచ్చి నేను ఎంతో మంచిగా చూస్తారు నిన్ను కాళ్ళు క్రింద పెట్టనీయకుండా ఎవరో ఒకళ్ళు చూస్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటే కాబట్టి మీరు నలుగురులోనే ఉండాలి అని కోరుకునే తల్లిదండ్రులు ఉన్నారు అలాంటి సందర్భాల్లో ఉమ్మడి కుటుంబం కరెక్ట్ ఉమ్మడి కుటుంబంలో ఏమి అంటారు మాకు గొడవలు వచ్చినాయి కాబట్టి మేము ఇద్దరమైతే ఏ గొడవ ఉండదు మేమే వండుకొని తింటాము మేమే చేస్తాము అని అంటాము అందువల్ల ఇక పెద్దల పట్ల గౌరవం అంటారా గౌరవం అని చెప్పారు పెద్దల పట్ల గౌరవం ఎవరండి ఇస్తున్నారు ఫోన్ సరిపోతుంది తాతయ్య వస్తున్నాడు మా తాతయ్య వచ్చాడు ఎగురుకుంటూ వెళ్ళి వాటేసుకుంటే నా మనవడు నన్ను వాటేసుకున్నాడు నా మనవడా అని చెప్పేసి సంతోషపడతాడు తాతయ్యా ఫోన్లో కూర్చొని సోఫలో కూర్చొని ఫోన్ నొక్కుకుంటూ ఉంటాడు ఆ మనవడు నా మనవాడు అక్కడ ఉన్నాడని చెప్పి అనుకుంటే హాయ్ తాతయ్య అంటాడు అయిపోయింది హాయి తాతయ్యా అనగానే అయిపోయింది హయి నానమ్మ హయ్ అమ్మమ్మని కానీ అయిపోయింది అంత అలాంటి పరిస్థితిగా ఉంది ఈరోజు పెద్దల పట్ల గౌరవం ఆ రోజు తాతయ్య వస్తే అంత ప్రేమ ఈరోజు తాతయ్య వస్తే అంత ప్రేమ ఆ రెండు విడి వీడిగా చూస్తే బాధపడే సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కాని జాగ్రత్తగా ఉంది ఎవరి పాత్ర వాళ్ళు పోషించిన ఇదైతే ఏ ఇబ్బంది ఉండదు అది